మా గుంటూరు జిల్లాలో ప్రార్థన స్థలాలు అనేవి ఉన్నాయి ఇందులో ముఖ్యంగా క్రిస్టియన్స్ ప్రార్థన చేసుకోటానికి పెద్దదైనటువంటి జాన్ ప్రేయర్ హౌస్ అనేది ఉంటుంది ఇక్కడ ఒక యాభై వేల వరకు మంది జనం పట్టేలాగా ఇది ఉంటుంది ఇది చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ముస్లింలు కొరకు మసీదులు కూడా ఇక్కడ ఉన్నాయి అలాగే హిందువులు అయితే వారి వారి పండుగలను వారి వారి కమ్యూనిటీ ప్రకారం చేసుకోవటానికి ఇక్కడ స్థలాలు కూడా సిద్ధపరుచుకుంటూ ఉంటారు ఉదాహరణకు ఇక్కడ కాలేజీ గ్రౌండ్స్ ప్రే స్కూల్ గ్రౌండ్స్ తీసుకొని అట్లతద్దినాడు ఇంకా సంక్రాంతి పండుగ రోజు ముగ్గుల పోటీలు అందరూ కలిసి కార్తీక వనభోజనాల కొరకు ఇక్కడ దగ్గరలోని స్థలాలకు వెళుతూ ఉంటారు అలాగే ఇక్కడ సాంస్కృతి సాంప్రదాయాలు అనేవి అందరూ కలిసి చేసుకుంటూ ఉంటారు కానీ ఎవరి మతానికి వారికి తగ్గట్టుగా విభిన్నంగా అయితే ఉంటాయి హిందువులు వచ్చేసి సంక్రాంతి దసరా దీపావళి అనేది చాలా బాగా చేసుకుంటారు ఇందులో ఒకటి చెప్పాలంటే మౌని అమావాస్య ఇది మాఘమాసం ఆ టైంలో వస్తుంది అంటే జనవరి ఫిబ్రవరి ఆ టైంలో వస్తుంది ఇది హిందువులు ఇక్కడ ఒక ఆచారంగా పాటిస్తారు అదేమిటంటే ఆ రోజంతా మౌనంగా ఉంటారు గంగానది ఇంకా సముద్ర స్నానాలు చేస్తూ ఉంటారు ఈ టైంలో స్నానం చేయటం వల్ల అందులో మంచి ఒక ఒక మంచి శుభ శకునాలు జరుగుతాయని వాళ్ళకి ఒక నమ్మకం అలాగే ఈ టైంలో ఉపవాసాలు ఉంటారు రాత్రికి ఉపవాసం విడుస్తారు మౌనంగా కూడా ఉంటారు అంటే మౌనవ్రతం చేస్తారు కాబట్టి దీన్ని మౌని అమావాస్య అని అంటారు దీన్ని వీళ్లు ప్రత్యేకంగా పాటి స్తారు అలాగే హోలీ కూడా ఇక్కడ అందరూ కలిసి జరుపుకుంటారు పిల్లలైతే చాలా సరదాగా ఒకరికొకరు పూసుకుంటూ చాలా బాగా చేసుకుంటారు అలాగే ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్స్ కూడా జరుగుతూ ఉంటాయి ఇది సంవత్సరంలో ఒక రకమైనటువంటి రుచులతో కూడినటువంటి ఫుడ్ ఫెస్టివల్స్ అన్నీ కూడా మా జిల్లాల్లో దొరికేవి వాటితో అనేకమందికి ఒక సింబల్గా ఉండటానికి వీరు ఈ యొక్క గుంటూరు జిల్లా ప్రత్యేకమైనటువంటి ఫుడ్ అనేది చేసి పెడుతూ ఉంటారు అలాగే ఇక్కడ క్రిస్టియన్స్ అయితే క్రిస్మస్ బాగా జరుపుకుంటారు ఇంకా ముస్లింలైతే బక్రీదు ఇంకా రంజాన్ చాలా బాగా జరుపుకుంటారు